వంట చేయడం అనేది నాకు చాలా ఇష్టము కానీ దాన్ని వృత్తిగా తీసుకోవాలి అనుకోని నేను ఎప్పుడు అనుకోలేదు అందరు నేను బిర్యానీ బాగా చేస్తాను ముఖ్యంగా ఫ్రై బిట్ బిర్యానీ బాగా చేస్తాను అని అంటారు ముఖ్యంగా నా హస్బెండ్కు అయితే అది చాలా ఇష్టం మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కానీ నేను ఇది ఒక వృత్తిగా చేసుకోవాలి ఒక యూట్యూబ్ ఛానల్ అవి పెట్టాలి అనుకున్నప్పుడు ఏమైందంటే అది కొంచెం బడ్జెట్టు బడ్జెట్తో కూడుకున్నది ఇంకా మనం దానికి సమయం ఇవ్వాలి ఇంకా మన టాలెంట్ చూపించుకోవడానికి మన దగ్గర చాలా వస్తువులు ఉండాలి అనేసి నాకు తెలిసింది అనమాట ఇవన్నీ నాకు అడ్డు రావడం వల్ల ఏంటంటే నేను ఇళ్ళును చూసుకోవాలి పిల్లల్ని మరి ఇలా హస్బెండ్ని అది చూసుకుంటూ ఇలా చేయడం అనేది చాలా కష్టంగా నాకు అనిపించేసి ఇంక నేను ఇది చేయలేను అనేసుకున్నాను అనమాట దాని వల్ల నేను ఇంకా ఇలాగే ఉండిపోయాను కానీ మా ఇంట్లో వాళ్ళు మా నా భర్త ఇంకాని మా పిల్లలు అయితే చాలా ఎంకరేజ్ చేసారు పెట్టుకోవమ్మా ఇలాగా యూట్యూబ్ ఛానల్ అయినా పెట్టు నువ్వు ఇలా మంచి మంచి వంటలు చేస్తావు కదా అనేసి చెప్పేవారు కానీ నాకే టైం లేక నేను అయితే ఇంక వద్దు అనుకున్నాను